నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు మా స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ ఉండేవారు ఆ మాస్టర్ గారు మాకు డ్రాయింగ్ ఎలా వేయడం నేర్పించారు నాకు అసలే డ్రాయింగ్ పిచ్చిపిచ్చిగా వచ్చేసేది చిన్నప్పుడు కానీ సారు అసలు ఎలా వేయాలి ఆ బొమ్మ ఎలా గీయాలి ఆ బొమ్మకు రంగులు ఎలా దిద్దాలి అన్నది నాకు చాలా స్పష్టంగా మాస్టర్ నేర్పించారు చిన్ని చిన్ని ఇళ్ళ బొమ్మలు ఆ ఇల్లు ప్రక్కన చిన్ని రోడ్డు ఆ రోడ్డు ప్రక్కన చిన్ని పిల్ల కాలువ అలాగే కొన్ని కొబ్బరి చెట్లు ఆ కొబ్బరి చెట్లు మధ్యలో నుంచి సూర్యుడు ఉదయిస్తున్నట్లు కొన్ని కొన్ని పక్షులు ఎగురుతున్నట్లు ఇలా కొద్దికొద్దిగా డ్రాయింగ్ మాస్టర్ మాకు డ్రాయింగ్ నేర్పించారు అదే ఇంట్రెస్ట్తో నేను పెద్ద ఎదిగాక కూడా డ్రాయింగ్ కాలేజీలో నేను జాయిన్ అయ్యాను అక్కడ మాకు చాలా అద్భుతంగా ఒక ఇళ్ళులే ఇవే కాదు అసలు ఆ ఇప్పుడు చూస్తున్న ఈ ప్రపంచంలో ఉన్న అనేక ప్రదేశాల్లో ఉన్న దాన్ని మంచిగా ఎలాగా డ్రాయింగ్ గీయలి అన్నది మాకు అక్కడ నేర్పిస్తున్నారు అంతేకాకుండా నేను ఆన్లైన్ క్లాసుల్లో కూడా కొన్ని కొన్ని డ్రాయింగ్ ఎలా నేర్చుకోవాలో ఎలా వేయాలో అసలు ఆ పిక్చర్స్ ఆ ప్లేసెస్ ఎలా ఉంటాయో నేను ఆన్లైన్లో కూడా చూసి నేర్చుకున్నాను నేను యూట్యూబ్లో కొట్టినప్పుడు ఆ ప్లేస్ ఆ ప్లేసులు నాకు చాలా బాగా నచ్చినాయి ఆ ప్లేస్లని బట్టి ఆ దానికి ఏయే కలర్స్ వేస్తే బాగుంటుంది ఆ కలర్స్లోంచి వాటి యొక్క సంపూర్ణంగా వాటిని ఎలాగా బయటికి అందంగా చూపించాలో ఇవన్నీ కూడా మాకు నేర్పించారు